సాంకేతికత వల్లనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతున్నాయి ఈ రోజుల్లో ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు స్టార్ట్ అయ్యాయి సాంకేతిక డిగ్రీలో ముఖ్యంగా బీటెక్ సాఫ్ట్వేరు ఇలాంటివి కూడా ఉపయోగపడుతున్నాయి